భారతదేశంలో విద్యా విధానం చాలా వెనుకబడి ఉంది ఎందుకంటే భారతదేశంలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించడం లేదు కానీ విదేశాలల్లో టెక్నాలజిని ఉపయోగించి చదువు చెప్తూ వాళ్ళు ముందుకు సాగుతున్నారు ఇక్కడ ఉపాధ్యాయులు కూడా సరిగ్గా లేవ లేకపోవడం వలన మనకి సిగ్గుచేటు కానీ వివిధ దేశాలల్లో మాత్రం ఉపాధ్యాయులు చక్కగా చదువుని చెప్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మన భారతదేశంలో పాఠశాలలు కూడా అభివృద్ధి చెందలేదు ఇంకా అదే విధంగా ఉంది పిల్లలకు కూడా చాలా మందికి చదువు ఇవ్వడంలో వెనకబడ్డారు ఇంకా ఆడపిల్లలకి కూడా చదువు చెప్పడం వద్దు అని మనదేశంలో ఆపేస్తున్నారు కానీ భార వేరే దేశాలల్లో మాత్రం ఇది నిషేధం ప్రతి ఒక్కరికి చదువు ఉండాలని వివిధ దేశాలల్లో పాఠాలు చెప్తున్నారు కానీ మన భారతదేశంలో మాత్రం ఇలా లేదు మన భారతదేశం దీని వలన చాలా వెనుకబడి ఉంది వీటిని మెరుగుపరుచుకోవాలంటే ఎలా ఉండాలి అంటే మనం మన భారతదేశంలో టెక్నాలజిని చాలా ఉపయోగించాలి ఇంకా ప్రతీ ఒక్క విద్యార్థికి విద్ విద్యా అనేది అందుబాటులో ఉండాలి చక్కని వైద్ విద్యా అందించడంలో ఉపాధ్యాయులు ముందుకు రావాలి ఇంకా మంచి మంచి ఉపాధ్యాయులు ముందుకు వస్తే విద్యా విధానం ఎంతో మెరుగు పడుతుంది అందుకే భారతదేశంలో ఏం చేయాలి అంటే మన గవర్నమెంట్ అనేది ఇంకా ఏమంటారు టెక్నాలజిని మెరుగు పొందుతూ ఇంకా టే అన్ కొత్త కొత్త టెక్నాజీ టెక్నాలజీనులు తీసుకోని రావాలి